హలో సార్ గుడ్ మార్నింగ్ నేను చెన్నై నుండి ముంబై వరకు మీ విమానయాన సంస్థ యొక్క వెబ్సైట్ ద్వారా నేను పద్దెనిమిది నాలుగు రెండువేల ఇరవై ఐదు రోజున ముంబై వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాను కానీ అందులో నా పేరుతో పాటు మరికొన్ని వివరాలను తప్పుగా నమోదు అయ్యాయి కావున నేను వాటిని నవీకరించడానికి అవకాశం ఉందా ఉంటే ఏ విధంగా నవీకరించాలి తెలుపగలరు దీనితో పాటు నేను ప్రయాణ తేదీని సమయాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను దీనికి సంబంధించిన వివరాలు మరియు ఏమైనా ఛార్జీలు వర్తిస్తాయి అనేది తెలుపగలరు